తెలంగాణ యొక్క సంస్కృతి భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశం తెలంగాణ రాష్ట్రం అన్ని వసతులు విద్యాపరంగా ఉద్యోగం పరంగా పండుగల పరంగా అన్నిటి పరంగా చూస్తే ఇక్కడ అద్భుతమైన ఫెసిలిటీస్ ఉంటుంది మరియు స్నేహపూర్వకమైన బంధం ఉంటుంది అందరితో కుల మత బేదం అనేది తేడాలేకుండా అందరూ సమానంగా తమ యొక్క వృత్తిలో అందరూ కలిసి స్నేహపూరికంగా ఉంటారు పండగ విషయానికొస్తే ఇక్కడ ఉగాది బతుకమ్మ దీపావళి దసరా అద్భుతంగా జరుపుకుంటారు